కూరగాయల షాపా అండి మాకు కొంచెం రేపు ఫెస్టివల్ ఉంది కొంచెం ఫంక్షన్ ఉంది ఇంట్లో కూరగాయలు కావాలండి ఫ్రెష్గా దొరకతాయా మీ దగ్గర వెజిటేబుల్సు ఇవే ఉన్నాయండి బయట కంటే కొంచెం కాస్త ఎక్కువ తీసుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువ చేసి ఇవ్వాలి సరే అండి ఏమేమి ఉన్నాయండి అన్నీ ఉన్నాయా వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నీ కావాలి

ఓకే అండి ఎప్పుడు రావాలి ఏ టైమ్లో రావాలి సరే అండి ఓకే థ్యాంక్ యూ సరే సరే